పర్యావరణంపై అవగాహన పెంచుకోవడానికి చేయవలసిన పనులు పర్యావరణ పరిరక్షణ ప్రతీ మనిషి బాధ్యత పర్యావరణంపై అవగాహన పెంచేందుకు వ్యక్తిగతంగా మరియు సామూహికంగా అనేక మార్గాల్లో పాల్గొనవచ్చు కొన్ని ముఖ్యమైన చర్యలు ఇవి వనరుల పొదుపు నీటి ఆదా వర్షపు నీటిని సేకరించడం లీకేజీలను అరికట్టడం విద్యుత్ వినియోగం తగ్గించుకోవడం అవసరం లేని సమయంలో లైట్లు ఫ్యాన్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఆఫ్ చేయడం ఇంధన పొదుపు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించడం లేదా కార్ పూలింగ్ చేయడం పునర్నిర్వినియోగం మరియు పునరుపయోగం ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించాలి పేపర్ ప్లాస్టిక్ గాజు లోహం వంటి రీసైకిల్ అయ్యే పదార్థాలను వేరుగా విడదీసి వదిలేయాలి పాత వస్త్రాలు పుస్తకాలు ఫర్నిచర్ లాంటి వాటిని పునరుపయోగించాలి మొక్కలు పెంపకం ప్రతీ ఒక్కరూ తమ ఇంటి చుట్టూ లేదా పాఠశాలలు కాలేజీలు కార్యాలయాలు వంటి ప్రదేశాల్లో మొక్కలు నాటాలి పచ్చదనాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలు నిర్వహించాలి వృక్షార్పణ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా పర్యావరణానికి మేలు చేయవచ్చు అవగాహన కార్యక్రమాలు పర్యావరణ దినోత్సవం అరణ్య దినోత్సవం వంటి సందర్భాల్లో ర్యాలీలు వర్క్షాప్లు సమావేశాలు నిర్వహించాలి స్కూళ్ళు మరియు కాలేజీల్లో పర్యావరణంపై సెమినార్లు పోటీలు పోస్టర్ ప్రదర్శనలు నిర్వహించాలి సోషల్ మీడియా ద్వారా పర్యావరణ ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించవచ్చు ప్రాక్టికల్ అడాప్షన్స్ కాంపోస్టింగ్ ద్వారా బయో వాయిట్ను ఎరువుగా మార్చుకోవచ్చు ఇంకో ఫ్రెండ్లీ ఉత్పత్తులు ఉపయోగించాలి ప్లాస్టిక్ బ్యాగ్లను బదులుగా జ్యూట్ లేదా కాగితపు సంచులు వాడాలి మీరు ఎప్పుడైనా ఈ రకమైన ఏదైనా పనుల్లో పాల్గొన్నారా అంటే నేను ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు ఊహించుకోవచ్చు అయితే పర్యావరణాన్ని కాపాడటానికి మీరు తీసుకునే చర్యలు ఎంతో విలువైనయి మీరు స్వచ్ఛ భారత్ అభయాన్ హరితహారం లేదా ఎన్విరాన్మెంట్ క్లబ్ వంటి కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు స్కూల్ లేదా కాలేజీ స్థాయిలో వృక్షార్పణ కార్యక్రమాలు నిర్వహించాలి పర్యావరణ అవగాహన ర్యాలీలు నిర్వహించడంలో పాల్గొనవచ్చు పరిశుభ్రత కార్యక్రమాల ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడంలో సహాయం చేయవచ్చు విద్యార్థులుగా లేదా ఉద్య పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ప్రాజెక్టులు లేదా క్యాంపైయిన్లను నిర్వహించవచ్చు ప్రత్యేకంగా చిన్న చర్యలు కూడా పెద్ద మార్పులకు దారితీస్తాయి ప్రతిరోజు చెక్కలు ప్లాస్టిక్ వాడకం తగ్గించడం సస్ స సస్టేనబుల్ ఉత్పత్తులను ఉపయోగించడం వంటి అలవాట్లు పాటించడం ద్వారా మీరు పర్యావరణ పరిరక్షణలో సహాయపడవచ్చు ఈ మార్గాల్లో సహకరించడం మరియు మిగతా వారిని ప్రేరేపించడం ద్వారా మన పర్యావరణాన్ని కాపాడే గొప్ప మార్గాన్ని అనుసరించవచ్చు